కళలు చేతి పనులు పట్ల ఆసక్తి పెరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు చిన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం మనం చూసే వస్తువులు మన కుటుంబ సభ్యులు చేసే పనులు మనపై ప్రభావం చూపుతాయి మా అమ్మ ఎప్పుడుూ రకరకాల చేతి పనులు చేస్తూ ఉండేది రంగురంగుల దారాలతో బొమ్మలు చేయడం పేపర్లతో అందమైన పూలు చేయడం నాకు చాలా ఇష్టం అలా చూస్తూ చూస్తూ నాకు కూడా వాటిపై ఆసక్తి పెరిగింది బహుషా నా చిన్నతనంలో నేను చూసిన రంగులు ఆకారాలు వాడిన వస్తువులే నాాలు కళల పట్ల ఆసక్తిని రేఖ రేకెత్తించి ఉండవచ్చు కొన్నిసార్లు పాఠశాలను నేర్చుకునే విషయాలు కూడా మనలో క్రొత్త ఆసక్తులను కలిగిస్తాయి మా డ్రాయింగ్ టీచర్ రకరకాల బొమ్మలు గీయడం రంగులు వేయడం నేర్పించేవారు ఆవిడ చెప్పే విధానం చూపించే బొమ్మలు చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే గీయాలి అనిపించింది అలా నేను కూడా బొమ్మలు వేయడం రంగులు వేయడం మొదలుపెట్టాను కొన్నిసార్లు మనం చేసే పనులు మనకు ఆనందాన్ని ఇస్తాయి ఆ ఆనందమే మనల్ని ఆ పనుల వైపు మళ్ళిస్తుంది నాకు కూడా బొమ్మలు వేస్తుంటే రంగులు వేస్తుంటే చాలా ఆనందంగా ఉండేది బహుశా ఆ ఆనందమే నన్ను కలల వైపు నడిపించి ఉండవచ్చు నా గుర్తున్నంత వరకు మా అమ్మ చేసిన చేతి పనులు మా డ్రాయింగ్ టీచర్ నేర్పించిన పాఠాలు నేను బొమ్మలు వేసినప్పుడు కలిగిన ఆనందం ఇవన్నీ నాలో కలల పట్ల ఆసక్తిని పెంచాయి ఒక్కొక్కరికి ఒక్కోలో ఉండవచ్చు కొందరికి సంగీతం అంటే ఇష్టం ఉండవచ్చు కొందరికి నృత్యం అంటే ఇష్టం ఉండవచ్చు మనకు దేనిపై ఆసక్తి ఉందో తెలుసుకొని దాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం